నమస్కారమండి మీరు విద్యుత్ యొక్క కార్యాలయం నుంచి మాట్లాడుతున్నారా నేను పంతొమ్మిదవ తారీఖున బిల్లు కట్టాలని వచ్చిందండి అయితే నేను ఇంతకు ముందే ఐదో తారీఖునే నేను కరెంటు బిల్లు కట్టియున్నాను అయినా కాని నాకు మళ్ళీ బిల్లు కట్టాలని ఒక ఈమెయిల్ అయితే వచ్చింది దాన్ని నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే నేను ము ముందుగానే కట్టియున్నాను నా దగ్గర నేను కట్టింది కూడా నా ఫోన్లో యూపీఐ అనే యాప్లో కట్టానండి ఆ యాప్లో నాకు హిస్టరీలో కూడా కనిపిస్తుంది నేను కట్టినట్లు కానీ మరి ఎందుచేత ఇది వచ్చిందో ఒకసారి మీరు సరి చూసుకోగలుగుతారని అడుగుతున్నాను అయితే నేను కరెక్ట్గా ఆరవ తారీఖున మధ్యాహ్నము పేమెంట్ చేశానండి దాని యొక్క యూ పీ ఏ ఐడి నెంబర్ కూడా మీకు పంపమంటే పంపగలను ఒకసారి నేను మెయిల్ కూడా చేశాను ఒకసారి సరి చూసి చెప్పగలరని అంటున్నాను ఒకసారి ఆ బిల్లు యొక్క స్థితిని మీరు మళ్ళీ ఒకసారి నాకు కొంచెం చెప్పగలరని ప్రార్థిస్తున్నాను